హలో సార్ నమస్తే జియో ప్రొవైడరేనా అండీ హ ఓకే సార్ అది ఆక్చువల్గా ఏమయింది అంటే ప్రస్తుతం మేము మీ ల్యాండ్లైన్ వాడుతున్నాము దాని బిల్లింగ్ వచ్చేసి పాత ఆ చిరునామా ఎక్కడ అయితే ఉంటున్నామో ప్రస్తుతం మేము అక్కడ ఉండట్లేదు మేము మన వేరే జాబ్ నిమిత్తమై మేము కొంచెం మారాల్సి వచ్చింది పాత చిరునామకి పంపించకుండా నేను ఇప్పుడు మీ దగ్గర ఏది అయితే ఒక కొత్త చిరునామా ఇస్తానో దాన్ని మీరు సిస్టమ్లో మార్చి ఇక తర్వాత నుంచి లేదా ఇకపై ఏదైనా నాకు సంభందించిన బిల్లులుగాని ఏదైనా బ్రాడ్ ల్యాండ్లైన్ సంబందించిన ప్రతి ఒక్క విషయం ఆ కొత్త చిరునామకి మీరు మార్చమని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రస్తుతానికి మేము పాత చిరునామా పంపేరు రెండు మూడు అవి మేము కట్టుటానికి కొద్దిగా మిస్ ఇబ్బంది పడ్డాం కనుక మీరు మా అభ్యర్థన చూస్ స్వీకరించి పాత చిరునామా నుండి కొత్త చిరునామాకి ఇకపై వచ్చే బిల్లులన్నీ పంపిచగలరు అని మిమ్మల్ని అడుగుతున్నాను